నేను మా ఇంటి దగ్గర దుకాణం దగ్గరకు వెళ్ళి ఒక నీలం కలర్ పెన్ను కొన్నాను అది నాకు వ్రాయడానికి చాలా అనుగుణంగా ఉంది వేగంగా వ్రాయగలుగుతున్నాను